హలో హలో మేడమ్ గుడ్ మార్నింగ్ మేడమ్ మ్యామ్ ఏదో కొత్త ప్రాజె మన కొత్త కాంట్రాక్ట్ వచ్చింది అంట కదా మేడం ఇట్ల మన టూ లైన్ టూ లైన్ రోడ్స్ ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ హైవే కం రాంనగర్ నంచి స్టార్ట్ అవుతుందా రోడ్ రాంనగర్ నుండి మన విశాఖపట్నం బస్ స్టాప్ వరకు సుమారుగా ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఓన్లీ హైవేకేనా మధ్యలో సందులో సందులో కూడా మ్యామ్ అంటే చిన్న చిన్నవి కూడానా ఓకే ఓకే సార్ అయితే ఓన్లీ సీసీ రోడ్డ్ లేకపోతే సిమెంట్ రోడ్డ్ లేకపోతే మెయిన్ రోడ్డు లాగా మరి మళ్ళీ పైకి వెళ్ళి డాంబర్ వేసి పెయింట్స్ అవన్నీ కూడా వేసేది ఉంటుందా

ఓకే ఓకే ఓకే ఏమైనా జంక్షన్స్ ఉంటాయా టూ ఉం అదే టూ ఉంటున్నాయి టూ జంక్షన్స్ ఉన్నాయి జంక్షన్స్ దగ్గర ఏమైనా జంక్షన్ కాంట్రాక్టు వేరే వాళ్ళకి ఇచ్చిండ్రా మళ్ళీ అది ఓకే ఓకే అండి సార్ ఎన్నడు దీనికి ఐ మీన్ ఎన్నడు మీటింగ్ పెట్టుకుని ఎన్నడు అనౌన్స్మెంట్ చేస్తారో తెలుసుకోవచ్చా

సరే రేపు వచ్చి కలవచ్చా మరి రేపు రమ్మంటరా సరే సార్ ఆఫీస్కు వస్తాను నేను మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్ వరకు వస్తాను వచ్చినాకా డీటెయిల్స్ అన్నీ నాకు మ్యాప్లో ఒకసారి చూపించండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది మేము వర్క్ స్టార్ట్ చేస్తాం యా ఓకే ఓకే ఓకే స్టార్ట్ చేస్తాం వెంటనే